జనవరి ఒకటి జనవరి ఒకటి ఇది ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు మొదట తేదీగా ప్రారంభం అవుతుంది ఈ మొదటి తేది చాలా ముఖ్యమైనది ఇది జనవరి ఒకటి తారీఖున ప్రారంభమవుతూ సంవత్సరం అంతా మొదటి తేదీగా ప్రారంభం అవుతుంది ఈ ఒకటో తారీఖు అనేది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఉత్సాహవంతంగా ఉంటుంది ఈ ఒకటో తారీఖు ప్రారంభమై పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ ఆనందంగా ఒకటవ తారీఖు చాలా ఆనందంగా జరుపుకుంటారు ఈ తేదీ గురించి చెప్పుకోవడానికి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు సంవత్సరం అంతా హ్యాపీగా ఉండటానికి జనవరి ఒకటో తారీఖు చాలా ముఖ్యమైనది ఇక జనవరి ఒకటి నుంచి నుంచి పదిహేను తారీఖున పద్నాలుగు సంక్రాంతి వస్తుంది జనవరి పద్నాలుగున సంక్రాంతి సంక్రాంతి జరుపుకుంటారు ఈ పద్నాలుగో తారీఖు సంక్రాంతి ముఖ్యమైన పండగ ఇది ఉగాది అని అంటారు సంక్రాంతి సంక్రాంతి నుంచి చాలా ముఖ్యంగా జరుపుకుంటారు ఈ సంక్రాంతి నుంచి జనాలు చాలా ముఖ్యంగా జరుపుకుంటారు ఇది మొదటి పండగగా జరుపుకునే పెద్ద పండగ ఈ పండగ జరుపుకోవడానికి అందరూ హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది మొదటి పంటగా వేసి అందరికీ ముఖ్య పంటగా పూజిస్తారు ఇక్కడ ఈ మొదటి మొదటి నుంచి ఇది పూజ చేసుకోవడానికి ముఖ్యంగా ఆది దేవతలని పూజిస్తారు ఇక్కడ ధాన్యము ఉంచి పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ వరి కూడా పూజిస్తూ ఉంటారు నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అంటారు ఈ రిపబ్లిక్ డే చేసుకోవడానికి చాలా స్కూళ్ళల్లోనూ ఆఫీసులల్లోనూ దేశం అంతటా జరుపుకుంటారు నెక్స్ట్ నవంబర్ ఫోర్టీన్త్ ఇది చిల్డ్రన్స్ డే ఇది పిల్లల నెహ్రూ జయంతి అంటారు పిల్లలము పిల్లల జయంతి కూడా అంటారు నెక్స్ట్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అనేది డిసెంబర్లో ఇరవయో తారీఖు వస్తుంది ఇది కూడా ఇది క్రిస్టియన్ క్రైస్తవుల వారికి ముఖ్య పండగగా జరుపుతూ ఉంటారు